పిటి ఉష పిటి ఉష అనే అమ్మాయి అయితే మనకైతే తెలిసినంతవరకు చిన్న చిన్నప్పటి క్లాసులలో అయితే విన్నాము ఆమె వచ్చేసి పరుగులో పరుగుల రన్నింగ్ రేస్లోనైతే చానా కప్స్ గెలుచుకున్నది కప్స్ అవన్నీ ప్రైజెస్లు అయితే అండ్ అలాంటి క్రీడాకారులును అయితే చూసి మనం అయితే ఇన్స్పిరేషన్ అయితే అవ్వడానికి తీసుకోవచ్చు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు ఎలాంటి గోల్స్ ఉన్న అలాంటి సక్సెస్ కావచ్చు అని వాళ్ళనైతే ఇన్స్పిరేషన్గా అయితే తీసుకొని మనకు కావాల్సినంత మన గోల్ నైతే చేరుకోవచ్చు మనతోని అయితదని వాళ్ళు మనతోని అవుతుందని మనకు నమ్మకం ఉండాలి అండ్ చేయగలుగుతాం అని మన లోపట అయితే ఉంటేనైతే మనంనైతే ఖచ్చితంగా మనం దేనినైనా సాధించగలుగుతాం సో ఇలాంటి క్రీడాకారులను అయితే మనం అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన అయితే ఏ గోల్ అయితే అనుకున్నామో ఆ గోల్ కైతే రీచ్ కావాలని మనకు ఉంటే మనకైతే మనం గోల్ కైతే రీచ్ అయితం సో ఇలా ఈమె కూడా అలాంటి గోల్స్ అయితే పెట్టుకొని అయితే ఆమె పోజిషన్లో అయితే సక్సిడ్ అయ్యింది సో మనం కూడా అలానే గోల్స్ పెట్టుకొని మనం మంచి పొజిషన్లోకి అయితే వెళ్ళాలి